ఉరి హలో కలర్స్ ఏయే కలర్స్ ఉన్నాయండి మీకాడ

నాకు బ్లూ కలర్ కావాలండి ఉందా అండి ఫైవ్ ఇయర్స్ వారంటీయా ప్రైస్ ఎంత అయితదండి ఇప్పుడు బ్లూ కలర్ కాకుండా మన కాడ మిక్స్డ్ కలర్స్ ఏమన్నా ఉన్నాయా అండి పింక్ తోటి ఏవేవి మిక్స్ చేస్తారండి ఏమన్నా వైట్ కలర్ అలాంటివేమన్నా మిక్స్ చేసి న్యూ కలర్ యాడ్ చేస్తారా లేకపోతే మనకి ఇప్పుడు ఫ్లోర్ మ్యాచింగ్ ఫ్లోర్ మ్యాచింగ్ బ్రౌన్ కలర్ ఉందండి దానికి మ్యాచ్ కలర్ వేస్తారా వాల్కి లేకపోతే డిఫరెంట్ కలర్ అయితే బాగుంటుందా వైలెట్ ఎల్లోనా ఓకే ఫ్లోర్ మ్యాచింగ్ ఇప్పుడు ఒకటే కలర్ ఓకేనా లేకపోతే ఫోర్ సైడ్స్కి డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటున్నాం ఇప్పుడు ప్రైస్ ఎంత అండి ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ ఫోర్ సైడ్స్ అయితే ఇప్పుడు ఓన్లీ సింగల్ కలర్ తీసుకుంటే ఎలా ప్రైస్ చెప్పితే ప్రైస్ చెప్పితే దాని బట్టి మనం డిస్కౌంట్ మాట్లాడుకోవచ్చు కదా మీరు ఒక అమౌంట్ చెప్పితే దాని బట్టి మాకు అవైలబుల్ అవుతుందా లేదా అంత అమౌంట్ మేము బేర్ చేయగలమా అని ట్వంటీ తౌజండ్ అయితే ఎక్కువ అవుతుందండి ఏమన్నా చాలా తక్కువ ఏమన్నా ఉన్నాయా తక్కువ అంటే డిస్కౌంట్స్లో మనకు ఇప్పుడు మీ కాడ బడ్జెట్ పెయింట్స్ ఉంటే ట్వంటీ తౌజండ్ నేను పెట్టగలుగుతానండి వేరే పెయింట్స్ అయితే ట్వంటీ తౌజండ్ కష్టం అండి ఏషియన్ పెయింట్స్ ఓకే అండి ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తాను త్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు